ప్రపంచం ఈమధ్య కాలంలో ఎన్నోకొత్త పుంతలు తొక్కుతుందనే మాత్రం విషయం తెలుస్తుంది పరిణామం ఎంత ఉన్న కుడా జనాభా పెరగడం వల్ల ప్రపంచం మీద ఎంతో చెడు ప్రభావం కలుగుతుందని అలాగే ఎంతో మంది కొత్త సైంటిస్టులు ఉండడం వల్ల మన జీవితం శైలిని కుడా మార్చుకునే విధానం ఎన్నో విధాలుగా మనం గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళుతున్నాం అలాగే ఎన్నో విధంగా ఎదుగుతున్నాము ఎంతో క్రొత్త టెక్నాలజీ నేర్చుకున్నాము కానీ అంతే విధంగా మనం గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ ఏదో విషయంలో కానీ ప్రపంచం వల్ల మనకు మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందేమో అని నేను భావిస్తున్నాను